నేను పుస్తకాలు ఎక్కువగా అప్పుడప్పుడు వ్యాపారం నిమిత్తం కొంతమంది పుస్తకాాల స్టోర్స్ అక్కడక్కడ పెడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర నేను కొంటాను వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళు రీజనబుల్గా ప్రైస్ వాళ్ళు పుస్తకాలు ఇస్తారు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న పుస్తకమయితే వెంటనే నేను కొని తీసుకొని చదువుతాను